భారతీయ ఆరోగ్య సంరక్షణ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ బేసిక్ మనకి కొన్నిచోట్ల యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక పేషెంట్ని గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్ళినప్పుడు అక్కడున్న గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ సరిగ్గా ఉండడు అండ్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే సిస్టర్స్ కానీ నర్స్ కానీ బాయ్స్ కానీ పట్టించుకోరు అండ్ వాళ్ళు పట్టించుకున్నా సరే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న కొన్ని వస్తువులు అండ్ తోలుడు బండి కానివ్వండి అండ్ ఆక్సిజన్ మాస్క్ కానివ్వండి ఆక్సిజన్ సిలిండర్స్ కానివ్వండి అండ్ కాటన్ కానివ్వండి అండ్ అక్కడికి గవర్నమెంట్కు వచ్చే కొన్ని కొన్ని సామాన్లు అక్కడ అందుబాటులో ఉండవు అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎక్కువగా ఎక్కువగా అంటే ఎక్కువగా ఎక్కడ ఎక్కడ నీట్గా ఉండవు చెడిపోయిన మిషన్లే కానీ చెడిపోయిన సిలింగ్స్ అసలు సిలిండర్స్ ఉండవు ఆక్సిజన్ సరిగా అందనివ్వరు పేషంట్స్కు ఏదైనా అయినప్పుడు ఎవ్వరూ పట్టించుకోరు అండ్ మెయిన్ థింగ్ డాక్టర్ కరెక్ట్గా ఉండకపోవడం టైంకి లేకపోవడం మా చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని హాస్పిటల్లో ఇప్పుడు కడుపుతో ఉన్న తల్లి వెళ్ళినప్పుడు అంటే ఇప్పుడు మన టైం కానీ టైంలో నైట్ టువల్వ్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ అలాంటి టైమ్లో కడుపులో ఉన్న బిడ్డకి ఏదో పెయిన్స్ వచ్చి ఆమెకి పెయిన్స్ వచ్చినప్పుడు తీసుకెళ్ళినప్పుడు అక్కడున్న హాస్పిటల్లో ఎవ్వరు రెస్పాన్స్ కారు అండ్ రెస్పాన్స్ అయినా సరే డాక్టర్స్ ఎవరు అండ్ పేషంట్స్కి ఏమి కావాలనో ఆ యొక్క వస్తువులు అక్కడ ఉండవు వాళ్ళు ఇవ్వరు అండ్ ఎవరిని అక్కడ వెళ్ళిన తర్వాత ఎవరిని అడగాలో తెలియదు అండ్ అక్కడ ఉన్న రూమ్స్ ఎక్కడ ఉంటాయో తెలియదు అక్కడ ఉన్న అక్కడ ఉన్న బాయ్ కానీ నర్సు కానివ్వండి ఎవ్వరు ఎవ్వరు కూడా పట్టించుకోరు అండ్ ఈ దీని వల్ల ప్రైవేట్ యొక్క హాస్పిటల్స్ డెవలప్ అవుతున్నాయి గవర్నమెంట్ హాస్పిటల్స్ డౌన్ అవుతున్నాయి అండ్ అక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటళ్ళల్లో నీట్నెస్ ఉండదు అండ్ టైంకి పట్టించుకోరు అండ్ కరెక్ట్గా డాక్టర్స్ ఉండరు టైంకి వాళ్ళు రారు పేషెంట్కి ఏమన్నా అయితే పట్టించుకునే వాళ్ళు ఉండరు టైంకి పేషెంట్కి ట్రీట్మెంట్ జరగదు గవర్నమెంట్ హాస్పిటళ్ళల్లో లేటు అవుతుంది అండ్ గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ వాళ్ళకు శాలరీ ఏమో తొందరగా పడాలి అండ్ పేషెంట్లను ఏమో పట్టించుకోరు అండ్ అక్కడ గవర్నమెంట్ మెయిన్ థింగ్ గవర్నమెంట్ హాస్పిటల్ స్మెల్ స్మెల్ పడదు అండ్ టైంకి మెడిసిన్స్ ఉండవు టాబ్లెట్స్ ఉండవు అండ్ ఒక పేషంట్స్ వచ్చినప్పుడు ఆమెకు ఇయ్యాల్సిన మెడిసిన్స్ ఆమెకు ఇయ్యాల్సిన ట్యాబ్లెట్స్ ఆమెకు ఇయ్యాల్సిన ఇంజక్షన్స్ ఆమెను చూసుకోవాల్సిన నర్స్ ఆమె చూసుకో ఆమెకు ట్రీట్ చేయాల్సిన డాక్టర్స్ వీళ్ళు టైంకి ఉండరు గవర్నమెంట్ హాస్పిటల్ నీట్గా ఉండదు అక్కడ ఉన్న వ్యవస్థ మంచిగా ఉండదు దీని వల్ల గవర్నమెంట్కే బ్యాడ్ నేమ్ గవర్నమెంట్ హాస్పిటల్లో అండ్ ఆంబులెన్స్ కాల్ చేస్తే ఆంబులెన్స్ కూడా టైంకి ఉండదు ఎక్కడన్నా యాక్సిడెంట్ అయిపోనప్పుడు ఆంబులెన్స్కు ఫోన్ చేస్తే టైంకి రెస్పాన్స్ కారు క్వశ్చన్స్ అడుగుతారు ఆంబులెన్స్ దొరకదు అంటారు దాని వల్ల పేషెంట్కి చనిపోయే అవకాశాలు ఉంటాయి అండ్ టైంకి రెస్పాండ్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి గుడ్ న్యూస్ గుడ్ నేమ్ వస్తుంది గవర్నమెంట్ ప్రభుత్వానికి గుడ్ నేమ్ వస్తుంది గవర్నమెంట్ యాక్సిడెంట్ అయిన వ్యక్తిని గవర్నమెంట్కి తీసుకెళ్తే కూడా ఎవ్వరూ పట్టించుకోరు గవర్నమెంట్ హాస్పిటళ్ళల్లో టైంకి డాక్టర్ కరెక్ట్ ఉండడు అండ్ మెయిన్ థింగ్ అసలు గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే నీట్నెస్ ఉండదు వ్యవస్థ కరెక్ట్ ఉండరు డాక్టర్ కరెక్ట్ ఉండడు నర్స్ ఉండరు గవర్నమెంట్ హాస్పిటల్ ఎప్పుడూ ఎప్పుడూ టైంకి ట్రీట్మెంట్ జరగదు